నమస్తే అండి మీరు దేని కోసం పోలీస్ స్టేషన్కి విచ్చేసి ఉన్నారో తెలుపగలరు ఆ మంచిది అండి మీ ఫోన్ పోయింది అంటున్నారు కదా సార్ అంటే ఒకసారి మళ్ళీ చెప్పండి సార్ ఏ ప్రాంతంలో పోయింది అంటే మన ఏరియాలోనే పోయిందా అలాగే అండి నేను మీ ఫోన్ని ఎలాగైనా వెతికి తెచ్చే పూచీ నాది అండి కాకపోతే మీ దగ్గర నుండి నాకు కొంచెం సమాచారం కావాలి మీరు తెలుపగలరా అయితే మీరు మీ ఫోన్ కొన్నప్పుడు బాక్స్ లాంటివి ఇస్తారు అటువంటివి మీ దగ్గర ఉన్నాయా ఇప్పుడు అంటే ఆ బాక్స్ వెనుకాల ఐఎంఈఐ నంబర్ లాంటివి ఉంటాయి అటువంటివి ఒకసారి తెలుపండి

సరే

అలాగే అండి మీ ఫోన్ని మేము మీ దగ్గరికి చెంత చేరుస్తాము ఒక పది రోజులు మాకు గడువు ఇచ్చినట్లయితే కనుక మీ ఫోను ఎవరు అయితే దొంగలించారో వాళ్ళ దగ్గర నుండి మీ దగ్గరకి చెంత చేర్చగలము ఇలాగే మీ యొక్క ఫోను పోయింది అంటున్నారు కదా దాన్ని మేము ఇది దాని యొక్క సిమ్ అనేది మీరు వేరే వేరే రీయాక్టివేట్ చేసుకోండి ఆ సిమ్ని దొంగలించినవారు వేరే దుష్ప్రభావాలకు వాడితే అది మీ మీద పడుతుంది అది మా దగ్గర నుండి మీకు ఇచ్చే ఒక సలహా లాంటిది సార్

అంతే సార్ ఒక నాలుగు రోజుల్లో మళ్ళీ స్టేషన్కి రండి సార్ థ్యాంక్ యూ